ఒక బస్సు అనేది పెద్ద వాహనం ఇది పెద్ద సంఖ్యలో ప్రయాణికులను తీసుకు వెళ్ళడానికి ఉపయోగించబడుతుంది ఇది సాధారణంగా డ్రైవరు సీటు పైన సామాను పెట్టుకునే అరా కిటికీలు మరియు సీట్లతో ఉంటుంది బస్సులు డీజల్ మీద నడుస్తాయి బస్సులను సాధారణంగా పట్టణాల మధ్య విమానాశ్రయాలకు మరియు ఇతర ప్రయాణికులకు ప్రసిద్ధి ప్రదేశాలకు మరియు ప్రయాణించడానికి ఉపయోగిస్తారు అవి సాధారణంగా టాక్సీలు లేదా కారు కంటే సోకుగా ఉంటాయి మరియు అవి ఎక్కువ మందిని తీసుకు వెళ్ళగలవు నేను ఒక బుస్సులో కొన్ని సార్లు ప్రయాణించాను నేను దానిని పట్టణం నుండి విమానాశ్రయానికి ప్రయాణించడానికి ఉపయోగించాను బస్సు సౌకర్యవంతంగా ఉంది మరియు ఇది నేను నా లక్ష్యానికి చేరుకోవడానికి చాలా సులభమైన మార్గం